ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలు అతి ఎటువంటి జాగ్రతలూ తీసుకోవాలి ఆరోగ్య పరంగ అంటే ఫస్ట్ స్పోర్ట్స్ అంటే ఫస్ట్ స్పోర్ట్స్ అంటే ఏదో పెద్ద పెద్ద గేమ్స్ ముసలవాళ్ళ గేమ్ ఆడేస్తా అని అనుకోవద్దు రోజు ప్రొద్దున్న లేచి చెప్పులు వేసుకోకుండా కొద్ది దూరం నడవడం ద్వారా వాకింగ్ చేస్తే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేదీ చాలా బాగా చురుకుగా ఉండి వాళ్లు ఎటువంటి డీసీజెస్ రాకుండా రోగనిరోధక శక్తి పెరగడానికి అవకాశముంటుంది కాబట్టి రోగాలు నుంచి వాళ్ళకొచ్చినా తపించుకోగలోగుతారు అలా పెద్ద పెద్ద వాటిని కాకుండా కాస్త తక్కువగా ఇట్లా వాకింగ్ చేయాలి రాగి జావా రాగి సంగటి మనకు బాగా ఉంటుంది కాబట్టి అట్లాంటి వాటిని తినడం అవి ఆరోగ్యానికి చాలా మంచి ఇంకా వచ్చేసి పిల్లలు వచ్చేసి రన్నింగ్ చేయడం క్రీడలు అడలే రకరకలా క్రీడలు ఆడతారు మంచి మంచి కురగాయలను పండ్లను తినాలే ఇంకా పిల్లలికి గానీ పెద్దలికి గానీ సరిపోయే సమయాలలో టీకాలు వేయించాలి టీకాలు అంటే ఇంజెక్షన్స్ ఉంటాయి కదా కొందరేం చేస్తారు తెలవ తెలవని వాళ్ళేం చేస్తారు ఈ పర్టికులర్ ఏజ్ వాళ్లనుంచి ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళకి ఇంజెక్షన్స్ వేయించాలని వాళ్ళకి తెలియదు అలా మనం చెప్తే వాళ్లు వేయిస్తే వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా కొద్దిగా వాళ్ళకి చదువు జ్ఞానం చెప్పాలే చెప్తే చదువుకున్న వారికి ప్రతి విషయం తెలుస్తుంది అనని అంటారు అట్లా చదువుకుంటే వాళ్ళక్కి తెలుస్తుంది వాళ్ళ కుటుంబం వాళ్ళకి తెలియజేస్తారు అలా అన్నట్టు నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ విధంగా మనం రక్షించుకోవచ్చు మన ఆరోగ్యాన్ని ఇటువంటి జాగ్రతలు పాటిస్తే వాకింగ్ రన్నింగ్ ఫిజికల్ ఎక్ససైజ్లు ఇంట్లో ఉండి చేసేటివి ఇట్లాంటివి బాగా చేసుకోవాలి